నేను చాలా ప్రదేశాలను సందర్శించాను అందులో మొదటిగా నేను మాదే చుట్టుపక్కల ఉన్న మా దగ్గరలో ఉన్న భద్రాచలం టెంపుల్ గుడికి వెళ్లాను అందులో రామ్ రాములవారు ఉంటారు ఈ దేశంలో అతిపెద్ద గుడి రాములవారి గుడి భద్రాచలం ఈ మధ్యకాలంలో అయోధ్యని కూడా కట్టారు భద్రాచలంలో చాలా అమూల్యమైన వస్తువులు దొరుకుతాయి అలాగే ఒక పాపికొండలు ఉంటాయి భద్రాచలంలో బోటింగ్ ఉంటుంది భద్రాచలం దగ్గర మంచి ఒక గుడి ఉంటుంది అందులో మొక్కుకున్న వారికి చాలా కోరికలు నెరవేరుతాయి అలాగే రాములవారి నివసించే ప్రదేశం కూడా ఉంటుంది దాని చుట్టుపక్కల పరమశాల అని దాని పేరు పరమశాలలో రాములవారు నివసించారు రాములవారు మరియు సీతమ్మ మరియు లక్ష్మణుడు కూడా అక్కడ జన్మి అక్కడ నివసించారు ఆ అడవిలో నివసించారు ఆ అడవికి వెళ్లడానికి పర్మశాల నుంచి కొద్దిగా దూరము ఉంటుంది రాములవారు వెలిసిన ప్రదేశం భద్రాచలం భద్రాచలం దగ్గర చాలా ఇప్పడు ఇప్పటి కాలంలో భద్రాచలంని చాలా డెవలప్ చేశారు ఇప్పుడు అక్కడ చిన్న చిన్న పిల్లలు ఇలాంటి పెద్దవారు ఇట వెళ్లిన గుర్రాలతో ఫోటోలు దిగడం బోటింగ్ చేయడం ఇలాంటివి చాలా ఉన్నాయి అలాగే భద్రాచలం చుటుపక్కలలో అడవి చాలా ఉంటుంది అటువైపు వర్షాలు మంచిగా జరుగుతాయి పంటలు మంచిగా పండుతాయి భద్రాచలం దగ్గర గోదావరి నది పారుతుంది అది ఎల్లప్పుడూ నిండు గానే ఉంటుంది అప్పుడు ఎండాకాలంలో మాత్రం కొద్దిగా వస్తాయి కానీ వానాకాలంలో అదొచ్చేసి వేగానికి భద్రాచలం సగం మునిగిపోతుంది అదొక ఆనకట్ట మీద ఆనకట్ట లాగా పక్కన ఉంటుంది భద్రాచలం ఉన్న ప్రదేశంలో చాలా చెట్లు జంతువులు అలాంటి చాలా నివసిస్తాయి రాము రాముడు నివసించిన ప్రదేశంలో పరమశాల ప్రవేశంలో జింకలు ఎక్కువగా తిరుగుతాయి దాని దగ్గరికి వెళ్లాలంటే చాలా ఓపిక ఉండాలి ప్రశాంతంగా భద్రాచలం వెళ్లడంలో చాలా ప్రశాంతంగా ఉంటుంది అడవిలో ఉండడం వల్ల చాలా ప్రశాంతంగా మనసుకి శాంతిగా ఉంటుంది అలాగే నేను ఇంకో గుడికి కూడా వెళ్లాను అది తిరుపతి తిరుపతి వెళ్లడానికి మేము ట్రైన్లో వెళ్ళాము అక్కడ ఇరవై నాలుగు గంటలు ఇప్పటికీ భోజనాలు ఫ్రీగా పెడతారు అన్నగారు అన్నదానాలు ఎక్కువగా ఉంటాయి తిరుపతిలో తిరుపతి పెద్ద మంచి దేవుని గుడి తిరుపతి తిరుపతి వెళ్లేదారిలో చాలా ప్రమాదాలు కూడా ఉంటాయి ఘాట్ రోడ్లో వెళ్లాలి అలాగే జంతువులు జంతువులు దాడి చేస్తాయి మధ్యలో దుండగులు కూడా దాడి చేస్తారు తిరుపతిలో చాలా ఉపయోగం ఉంటాయి అలాగే నేను మా దగ్గర ఉన్న పాపికొండలు ఇలాంటి పాపికొండలు వేయి స్తంభాల గుడిని సందర్శించాను వేయి స్తంభాల గుడి కాకతీయులు నిర్మించారు కాకతీయులు నిర్మించడం చాలా గోలన్స్ రామప్ప లక్నవరం ఇలాంటి కాకతీయులు చాలా నిర్మించారు రామప్ప చెరువు కూడా నిర్మించారు కాకతీయులు చాలా గొప్ప రాజులు రుద్రమదేవి వెయ్యి స్తంభాల గుడిని స్థాపించింది అందులో శివుడు కాకతీయులు కొలిచే దేవుడు శివుడు శివుడు చాలా మంచిది చాలా మహిమగల దేవుడు అలాగే విజయనగరంలో ఉన్న కనకదుర్గమ్మ తల్లిని కూడా దాన్ని దర్శించాను కనకదుర్గమ్మ తల్లి దగ్గర కృష్ణ నది ఎల్లప్పుడూ పారుతుంటుంది మూడు వందల అరవై రోజులు ఎప్పుడు ఎండిపోదు ఎప్పటికీ పారుతూ ఉంటుంది నదీ ప్రవహిస్తూ ఉంటుంది అదొక అప్పటి కాలంలో ఉన్నట్టయితే కృష్ణా నది కనకదుర్గమ్మ ముక్కుపుడకను తాకితే మొత్తం వైజాగ్ విజయవాడ మొత్తం మునిగిపోయినట్టు ఉంటుంది అందువలన కృష్ణా కృష్ణా నదికి తక్కువగా నీరు ఈ మధ్యకాలంలో నీరు తక్కువగా వస్తున్నాయి వర్షాలు తక్కువ పడడంలో కృష్ణ నది చాలా ఎండిపో నడుస్తూ ప్రవహించడం తగ్గిపోయింది విజయవాడలో ఉన్న విజయవాడలో ఉన్న కనకదుర్గమ్మ తల్లి చాలా మహిమ కలనైనది అలాగ యాదగిరిగుట్ట కూడాని సందర్శించాను ప్రభుత్వం ఈ మధ్యకాలంలో యాదగిరిగుట్టను చాలా డెవలప్ చేశారు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఉండే ప్రదేశం వెలిసిన ప్రదేశం నరసింహ స్వామి చాలా మహిమ గలవాడు యాదగిరిగుట్ట ప్రభుత్వం చాలా డెవలప్ చేసింది యాదగిరిగుట్టకు వెళ్లాలంటే ట్రైన్లో మరియు బస్సులో అలాగే మనకు సంబం సంబంధించిన కొన్ని వెహికల్స్లో కూడా వెళ్లవచ్చు యాదగిరిగుట్ట చాలా మహిమ గల దేవుడు యాదగిరి నరసింహస్వామి వెలిసిన ప్రదేశం ఒక ముని వరి ముని వల్ల యాదగిరి యాదగిరిగుట్ట నరసింహస్వామి అక్కడ వెళ్లి వెలిశాడు చాలా మహిమగల దేవుడు లక్ష్మీ నరసింహ స్వామి లక్ష్మీ నరసింహ స్వామి అనగా ఒక సింహపు రూపం లక్ష్మీనరసింహస్వామి చాలా మహిమగల వాడు ఈ ప్రపంచంలో లక్ష్మీనరసింహస్వామి కూడా శివుడు లక్ష్మి నరసింహ స్వామి కనకదుర్గమ్మ రాములు లాంటి చాలా మంది దేవుళ్ళు ఎక్కువగా ప్రసిద్ధి చెందారు అలాగే నేను పాపికొండలు కూడా సందర్శించాను పాపికొండలు అనగా రెండు కొండల మధ్యలో నుంచి నది ప్రవహిస్తోంది నది ప్రవహిస్తుంది అందులో బోటింగ్ చేయడం వల్ల చాలా ఆహ్లాదంగా ఉంటుంది బోటింగ్ చాలా ఆహ్లాదంగా ఉంటుంది నేను కూడా బోటింగ్ చేశాను అందువల్ల చాలా ఆనందంగా అనిపించింది మా కుటుంబ సభ్యులతో కలిసి నేను వెళ్లాను అలాగే మా స్కూల్ స్కూల్తో కలిసి వెళ్లాను